నేను స్టీల్ పరిశ్రమ అనేది మొదలు పెడదామనుకుంటున్నాను నేను ఎలా మొదలు పెడతానంటే ముందుగా నాకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా స్టీ స్టీల్ గురించి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళని సంప్రదిస్తాను వెళ్ళి స్టీల్ అనేది మార్కెట్లో ఎలా ఉంటుంది దాని రేట్లు కానీ దాని యూస్ కేేస్ కానీ ఎలా కస్టమర్స్ అనేది ఎలా కొన్నామో చూస్తున్నారు ఎంత కొందామని చూస్తున్నారు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఇబ్బందిగా ఉండదా దాని గురించి కోసిగా మా స్నేహితునడగతాను వాడిని అడిగి దాంట్లో లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి ఒక వర్కర్లతో ఎలా ఉండాలి మనం ఎంప్లాయిలని ఎలా తీసుకోవాలి అకౌంటెంట్లు కానీ మిగతా వాళ్ళ గురించి కానీ మళ్ళీ కంప్యూటర్లో ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి మా ఫ్రెండ్ని అడుగుతాను అతను నాకు సహాయం చేస్తాడు వీలైతే అతన్నే నా కంపెనీలో ముందుగా తీసుకొచ్చి ఎలా మొత్తం సెటప్ చేసుకోవాలో సెటప్ చేయించుకొని అప్పుడు ఈ అకౌంటెంట్లనీ కా ఎంప్లాయస్నీ ఈ సెక్యూరిటీ గాడ్స్నీ వాళ్ళనంతా హైర్ చే హైర్ చేసుకోని అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ కంపెనీ అనేది అభివృద్ధి చేయడానికి ఎలా ముందుటికు తీసుకపోవాలో ఒక చుట్టుపక్కల ఉన్న గ్రామాలికి వెళ్ళి వాళ్ళ యొక్క అక్కడున్న వర్క్ ప పనిచేసే వాళ్ళని వర్కర్గా చేసుకొని వేరు వేరూ రాష్ట్రాలకి నా కంపెనీ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలాగే ఏవైనా నాకు సంబంధించిన సైట్స్ ఎవన్నా ఉంటే వాటిల్లో రిజిస్టర్ చేసుకొని దా తర్వాత ఈ సోషల్ మీడియాలో నా కంపెనీ గురించి వీడియో అనేది రికార్డ్ చేసి నా పలానా నా కంపెనీ నేను ఇలాగే స్టీలు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను స్టీల్ పరిశ్రమ స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో ఈ స్టీల్ అనేది నేను ఇలా చేస్తాను అలా మీకూ వెహికల్ సంబధించిన స్టీ ఇవుంటాయ్ ఇవీ కారుకి సంబధించిన బంపర్ రాడ్స్ కానీ బైక్ సంబంధించిన గేర్ రాడ్స్ అలాగే క కార్లో ఉన్న ప్రతీ ఒక్క వస్తువు మేము తయారు చేయగలం ఇక్కడ అని చెప్పి వాళ్ళకి కస్టమర్స్కి వచ్చే వాళ్ళే క్లయింట్స్కి ఎవరైనా వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి స్పెషలైజేషన్గా మాకు అడిగారు ఇలాగా అడిగిన వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండంటే అలాగే చేసి పెట్టే విధంగా ఎంప్లాయిస్ని అందరు ఐర్ చేసుకొని నా యొక్క పరిశ్రమనని నా చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ముందుగా మొదలుపెట్టిన వాళ్ళని కంటే ముందు ఎలా ఉండాలో దానికి సంబంధించినల్లగా విధంగా నేను చేస్తాను